రెండువేల పదిహేను వరకు ఇంటర్నెట్ వాడకం అనేది మన ఇండియాలో చాలా తక్కువగా ఉండేది ప్రెసెంట్ డేస్లో ఇంటర్నెట్ వాడకంలో మన ఇండియా చాలా ముందంజలో ఉంది మా ప్రాంతంలో రిలయన్స్ సంస్థ ప్రవేశపెట్టిన జియో నెట్వర్క్ ఎక్కువ ఉపయోగించడం జరుగుతుంది నెలకు మూడు వందల రూపాయలు రీచార్జ్ చేసుకుంటే రోజుకి టూ జీబీ డేటా అన్లిమిటెడ్ కాల్స్ పొందవచ్చు నేను జియో ఫోర్ జీ సిమ్ను వాడుతున్నాను రోజువారీ టూ జీబీ నెట్ అయిపోతే వన్ జీబీ డేటా ద్వారా పదిహేను రూపాయల ప్యాకేజ్ ద్వారా మళ్ళీ మరల న్యూ డేటాను పొందుతాను మా ప్రాంతంలో ఇంటర్నెట్ సేవలను అందించే స్థానిక నెట్వర్క్ సర్వీస్ ప్రొవైడర్ ఉన్నారు